నేను చదువుకున్నప్పటినుంచి నాకు ప్రత్యేకమైనటువంటి ప్రతిభలు నేర్చుకోవాలనేది అనుకునేదాన్నండి అందులో ఒకటి ఏంటంటే నేను డిగ్రీ చదువుతున్న టైములో కంప్యూటర్ నేర్చుకున్నాను టైపింగ్ కూడ నేర్చుకున్నాను టైపింగ్లో అయితే నాది లోయర్ ఫస్ట్ క్లాస్ వచ్చింది దీని వల్ల నేను కంప్యూటర్ చేసేటప్పుడు నాకు ఈజీగా కీబోర్డ్ అనేది అలవాటయింది అనమాట అంతేకాకుండా ఇంగ్లీష్ కూడ స్పీడుగా టైప్ చేయడం అనేది నాకు అలవాటైంది ఇంకా నేను నాది నేను ఎంకామ్ చదివానండి నాదేంటంటే అకౌంట్స్ అనమాట దీని కోసం అనేది నేను ట్యాలీ అనేది నేర్చుకున్నాను అలాగే డిటిపి కూడా నేర్చుకున్నాను ఫోటోషాప్ నేర్చుకున్నాను ఇంకా తెలుగు టైపింగ్ అనేది కూడ నేర్చుకున్నాను వీటిని నేను నేర్చుకోవటం వల్ల నాకు ఈజీగా ఉద్యోగ అవకాశాలనేవి వచ్చినా యి అనమాట ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా పార్ట్ టైమ్ అనేది జాబ్ చేస్తూ నేను చదుకునేదాన్ని అలాగే ఇంకోటి ఏంటంటే నాకు ఇదే కాకుండా స్టిచింగ్లో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట నేను స్టిచింగ్ కూడా నేర్చుకున్నాను అలాగే బ్లౌజులు మీద వర్కులు వేయడమనేది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అది కూడా చేసేదాన్ని నా డ్రెస్సులుకి బ్లౌసులుకి అవి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అలాంటివి చేసుకునేదానిని అనమాటండి